మా సోదరుడు ఉన్నతమైన చదువు వరకు చదివి తన చదువును పూర్తి చేయాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఉన్నతమైన చదువులు చదవడం ద్వారా వారి యొక్క విద్యా అవకాశాలు అనేవి పెరుగుతాయి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి వారు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళి ఉన్నతమైన స్థానాలను శిఖరాలను అధిరోహించడానికి అవకాశం ఉంటుంది నా తమ్ముడు మొదటగా తన పదవ తరగతిని ఎస్ఎఫ్ఐ స్కూల్లో పూర్తి చేసుకున్నాడు అలాగే తర్వాత సాంకేతిక విద్యను అభ్యసించడం కోసం పాలిటెక్నిక్ కళాశాలలో చేరి మూడు సంవత్సరాలు దాంట్లో చదివి ఎనభై ఒక్క శాతం ఉత్తీర్ణతతో పాస్ అయ్యాడు తర్వాత ప్రస్తుతానికి నా తమ్ముడు బీటెక్ చదువుతున్నాడు అతడు బీటెక్ కూడా ఉత్తీర్ణతతో పూర్తి చేస్తే ఉత్పత్తమైన ఉద్యోగంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇలా ఉన్నతమైన మార్గాల్లోకి వెళ్ళాలంటే గొప్ప చదువులు చదవాలని నేను తప్పనిసరిగా కోరుకుంటున్నాను అలాగే నా సోదరి కూడా ఉంది ఆమె కూడా చక్కటి చదువు చదువుతుంది ప్రస్తుతానికి ఆమె డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంది డిగ్రీ పూర్తి చేయగానే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలకు బ్యాంకు ఉద్యోగాలకు ఆమె ప్రయత్నం చేయాలన్న ఆశపడుతుంది దాని కొరకు సిద్ధపడాలని ఆశపడుతుంది అలాంటి వాటి వైపు అడుగు వేయాలంటే ఉన్నతమైన చదువులు చదవడం ఎంతో అవసరం విద్య మనిషిని మనిషిగా మారుస్తుంది జ్ఞానం లేని వాడిని జ్ఞానవంతుడిగా చేస్తుంది లోకంలోని అవకాశాలు ఏంటో వాటిని ఎలా వినియోగించుకోవాలో సద్వినియోగపరచుకోవాలో తెలియజేయడంలో విద్య ఎంతో ప్రాధాన్యత పోషిస్తుంది అలాగే విద్య ఉన్నవాడు ఎక్కడైనా రాణించగలడు చేతి పని ఉన్నవాడు కంటే విద్య ఉన్నవాడిని ఎవరైనా త్వరగా ఉద్యోగంలో చేర్చుకోవడానికి ఆశపడతారు మనం చదివిన వాటిపైన ఉద్యోగాలు చేయడం వల్ల వచ్చే లాభాలు ఏమిటంటే పనిలో మనకు ఒత్తిడి ఉండదు తెలిసిన పని కావున సులభంగా చేయగలం ఇలాగా మనం చదువుకున్న వాటి వైపే ఉద్యోగానికి వెళ్ళటం ఎంతో అవసరం అలాగే ఉన్నతమైన చదువులు చదవడంలో కూడా ఇలాంటి అవకాశాలు అనేవి ఎంతో లభిస్తాయి అని నేను అనుకుంటున్నాను అందుకే నా సోదరుడు లేదా కొడుకు ఉన్నతమైన చదువులు చాలా వరకు చదవాలని నేను ప్రయత్నిస్తున్నాను వారిని కూడా ఎంతో ప్రోత్సహించి ఉన్నతమైన చదువులువైపు దీని తర్వాత కుదిరితే ఎంటెక్ కూడా చేయాలని నేను వారిని ప్రోత్సాహం చేయడం జరుగుతుంది